చేపలు పట్టడంలో కొన్ని సవాళ్ళు ఏంటంటేనండి కొన్నిసార్లు వల వేయగానే మనకి చేపలనేవి దొరుకుతాయండి కానీ ఈ కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనం ఎన్నిసార్లు వేసిన సరే మనకి ఒక్క చేప అయినా చిక్కదండి సో ఆ సమయంలో మన సహనంతో లేకపోతే ఆరోజు నిజంగా మనం ఏ వేటని ఏ దేనిని పట్టుకుని మనమైతే ఇంటికి రాలేమండి ఎక్కువ అలాగే ఏంటంటే ఓర్పు కూడా ఎంతో ఉండాలండి ఎక్కువ సమయం మనం ఈ సముద్రం మీద గడుపుతూ ఉంటాము ఈ చేపలు పట్టేవాళ్ళు ఎప్పుడైనా ఇదే కాకుండా ఏంటంటే ఎప్పుడైనా తుఫాను ఇలాంటి ఇబ్బందికర వాతావరణ పరిస్థితులు ఉన్నాయనుకోండి మనం తెగించి మనం చేప అయితే పట్టాలి లేదంటే మనకారోజు సంబంధించిన ఆ ఎర ఆ అనేది మనకి ఆ చేప అనేది మనకి దొరకదండి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఎలా నిబాయిచ్చుకుంటారంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కష్టబడితేనే వాళ్ళకి డబ్బులొస్తాయండి ఇవన్నీ వాళ్ళకున్న వెనకాల భార్య పిల్లల ఆకలి తీర్చాలంటే వీరు ఖచ్చితంగా కష్టపడాలి ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో ఉంచుకొని వాళ్ళింక తెగిస్తారండి తుఫానులైనా సరే వాళ్ళు వాళ్ళు ఎంతవరకు చేయగలరు అంతవరకు చేస్తారు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఉడ్డుకు రావాలంటే తప్ప మిగతా పరిస్థితిల్లో అయితే వాలైతే ఎక్కువ సాహసం చేస్తారండి ఇదొక సవాలు ఏంటంటే ఒక మత్స్యకారుడుగా ఉండాలంటే ఖచ్చితంగా సాహసం చేయాలి ఎప్పుడు ప్రాణం పోతుందో ఎవ్వడికి తెలియదు సో ఇదొక సవాలు కింద నేను పేర్కొనగలనండి దీన్ని